ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలతో పాటు అనేక దాగి ఉన్న రత్నాలు ఉన్నాయి ఈ ప్రదేశాలు ప్రకృతి అందం సంస్కృతి ఇంకా చరిత్రలకు నిలయాలు ఈ ప్రదేశాల గురించి మీకు తెలియకపోతే మీ ప్రయాణం మరింత ఆసక్తిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను శ్రీకాకుళం జిల్లాలోని పెసరట్టు ఒక చిన్న గ్రామం ఇక్కడ శిల్పాలు శాసనాలు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఇంకా కాకినాడుకు వెళ్ళి కాజా తినకుండా ఎవరైనా ఉంటారా ఎవ్వరూ ఉండలేరు కానీ కాకినాడలోని చిన్న బేకరీలలో తయారు చేసే కాజాకు చాలా రుచిగా ఉంటదది విజయనగరం జిల్లాలో మసాలా బట్టని బటని చాలా ప్రసిద్ధి ఇక్కడ చాలా బాగా స్నాక్గా తయారు చేస్తారు అది చాలా రుచికరంగా ఉంటుంది అలాగే విశాఖపట్నం సమీపంలో అరకు లోయ ఒక అద్భుత ప్రదేశం ఇక్కడ తేయాకు తోటలు జలపాతాలు గుహలు ఇంకా ఇతర ప్రకృతి అద్భుతాలు ఉన్నాయి పాపికొండల్లో చూస్తే కనక అది కృష్ణా జిల్లాలో ఉన్నాయి అక్కడ గుహలు జలపాతాలు బాగా ఆకర్షిస్తాయి తిరుమల తీర్థం ప్రసిద్ధి తిరుపతి నగరం కూడా చూడవలసిన ప్రదేశమే ఇక్కడ అనేక దేవాలయాలు మ్యూజియంలు పార్కులు ఉంటాయి అదే నెల్లూరు తీర ప్రాంతం చూస్తే కనక అద్భుతమైన సూర్యాస్తమాలకు ప్రసిద్ధి ఇక్కడ సముద్రతీరాన విశ్రాంతి తీసుకోవడానికి చాలా బాగుంటుంది నెల్లూరి ఆ తీర ప్రాంత ఆహారం కూడా చాలా రుచిగా ఉంటుంది కడప చూస్తే కనక కడప చరిత్ర ఇంక సంస్కృతికి ప్రసిద్ధి అక్కడ పెద్ద పెద్ద కోటలు దేవాలయాలు అవి చూడటానికి చాలా బాగుంటాయి ఆంధ్రప్రదేశ్లో బస్సులు రైళ్లు మరియు విమానాలు అందుబాటులో ఉన్నాయి మీరు ప్రయాణం చేయాలనుకుంటే అనుగుణంగా రవాణా మాధ్యమాన్ని ఎంచుకోవడానికి మనకి సదుపాయంగా ఉంటాది వర్షాకాలం తప్ప ఏ సమయంలోనైనా ఆ ప్రదేశాలను సందర్శించడానికి బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ ఆహారం చాలా రుచికరంగా ఉంటాది రెస్టారెంట్లో మనం తినవచ్చు ఆంధ్రప్రదేశ్లో ప్రయాణం మరపురానిదిగా మనకు ఎప్పుడుూ గుర్తుంటుంది